నాకు వండడానికి అన్నిటికంటే ఇష్టకరమైన రకం వంటకాలు ఏంటంటే వేపుడులు క్యాబేజీ వేపుడు చిక్కుడుకాయ వేపుడు వంకాయ వేపుడు అరటికాయ వేపుడు బంగాళదుంప వేపుడు దొండకాయ వేపుడి తోటకూర వేపుడి క్యాలీఫ్లవర్ వేపుడి కాకరకాయ వేపుడు బీట్రూట్ వేపుడు కోడి వేపుడు రొయ్యలు వేపుడు చాపల వేపుడు క్యారెట్ వేపుడు చేయడం అంటే నాకు చాలా ఇష్టం